మాకు ఆవులు కానీ దూడలు కానీ లేవు కానీ మా ఇంటి పక్క వారికి ఉండేవి వాళ్ళు వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు వాటిని డెలివరీ టైంలో ఇంటి దగ్గరనే ఉంటావుగదా వాటిని చూసుకో అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవారు ఒక రోజు ఏమయిందంటే ఒక ఆవుకి దూడ పుట్టింది అప్పుడే పుట్టింది మేము వెంటనే డాక్టర్కి ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే డాక్టర్ పశువుల డాక్టరు వచ్చి ఆ దూడను చూసి దానికి పాలు ఎలా పట్టాలి ముర్రు పాలు ఎలా పట్టాలి అని మాకు చూపిస్ చూపిస్తే మేము వాటికి పాలు తాగిపించి దానికి చలి తాకకుండా ఒక ఒకటి అది ఒక క్లాత్ని కప్పి ఉంచడం జరిగింది దానికి కాళ్ళకి ఉండే డెక్కెలను తీసి వేయడం జరిగింది అలాగే అది చలికి వణుకుతూ ఉంటే దానీ తల్లి దగ్గర దానిని ఉంచి కొద్దిసేపటి తరువాత అది అటూ ఇటూ ఉరకడానికి ప్రయత్నించినాము అది లేచి పడిపోవడం జరిగింది అలా పడిపోకుండా చూసుకోవడానికి మేము ఒకటికి రెండు సార్లు దాన్ని పట్టుకోని నిలబెట్టి పడుకోబెట్టడం జరిగింది దాని తల్లి దగ్గర దానిని ఉంచడం వలన దాని తల్లి అంత దానిని తినేసి దాని పైన ఉన్న క్రొవ్వు లాంటిది అంతా కరిగిపోయేలాగా దాని తల్లి దానిని తయారు చేసింది దానికి దాన్ని చూసుకోడానికి మేము దగ్గరుండి పాలు పట్టించడం కాని తరువాత దానిని కుక్కల బారి నుండి కోతుల బారి నుండి దాన్ని కాపాడి ఇంటి వాళ్ళు వచ్చేవరకు దాన్ని దగ్గరుండి మేమే చూసుకున్నాం పుట్టిన దూడలను పాలు పట్టి పాలు తాగేవరకు అక్కడే ఉండి చూసుకోవడం జరిగింది